హలో నమస్తే అండి ఏవన్నా తలపోటుగా ఉందా రీసెంట్గా ఏమన్నా కూల్ డ్రింక్స్ తాగారా ఓకే ఇంకా బాడీ పైన్స్ ఉన్నాయా మీకు హెడేక్కి బాడీ పైన్స్కి అయితే పారాసెటమాలు టూ డోసేస్ వేయండి మార్నింగ్ ఒకటి ఈవెనింగ్ ఒకటి ఫుడ్ తిన్నాక వేసుకోండి ఇంక కోల్డ్ కూడా ఉందా బాగా లిక్విడ్లా ఉందా ఓకే దానిక్కూడా లివో సెట్రిజెన్ మీరొక టెన్ ఎంజి నైట్ టైం వేసుకోండి పారాసెటమాల్ ఒకటి మీకు జ్వరం ఉంటేనే వేసుకోండి బాగా ఇంపార్టెంట్గా చెప్తున్నాను మార్నింగ్ ఒకటి తిన్నాక నైట్ ఒకటి తినిన వెంటనే సింటమ్ లేనప్పుడు వేసుకోకూడదు బాడీ పైన్స్ కూడా పారాసెటమాల్ సరిపోదమ్మా మీకింకా ఎక్కువగా వస్తున్నాయంటే డైక్లోఫెనాక్ ఒకటి వేసుకోచ్చు ఫీవరొకటి తగ్గుతూ వస్తుందా ఏమన్నా తగ్గిపోతుందా నైట్ టైం రావడం అలా ఏమన్నా ఉందా నైట్ ఎక్కువస్తుందా అంటే ఫీవర్ నైట్ రావడమంటే టైఫాయిడ్ల టైఫాయిడ్ లక్షణాలు కాబట్టి మీరొకసారి టెస్ట్ కూడా చేపించుకోండి ఈ ఈ ప్రిస్క్రిప్షన్ అయితే ఖచ్చితంగా వేసుకోండి నా ఇస్తే ఒక డోస్ మీరొచ్చి కొన్ని రోజులు నాన్ వెజ్ తినొద్దు ఒక వన్ వీక్ వరకు అలాగే మంచిగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి ఫైబర్ డైట్ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ కూడా చిక్కుడుకాయ లాంటివి ఇంకా ఏమన్నా కంప్లయింట్స్ ఉన్నాయా దగ్గేమన్నా వస్తుందా దగ్గేమి లేదు ఓకే